నాకు అత్యంత ఆసక్తికరమైన ఇష్టమైన ప్రదేశం హైదరాబాద్ నగరం తెలగాణ తెలంగాణ రాష్ట్రంలోని నడిబొడ్డున ఉన్న హైదరాబాద్ నగరం ఎంతో విశాలంగా ఎంతో చారిత్రకమైన కట్టడాలతో వికసిల్లుతుంది ఆ నగరం నలుమూలల పచ్చని చెట్లు దట్టమైన అడవులు వన్యప్రాణులు ఎన్నో ఉన్నాయి ఆ నగరానికి వైవిధ్యమైన చరిత్ర ఉంది ఆ నగరాన్ని పదిహేను వందల సంవత్సరంలో కుతుబ్షాహీలు రాజులుగా ఏలారు ఆ రాజులు ఎన్నో కేవలం ముస్లిం కట్టడాలనే కాకుండా ఎన్నో హిందూ ధర్మానికి సంబంధించిన కట్టడాలను కూడా ప్రోత్సహించారు వారి తర్వాత కొన్ని సంవత్సరాలు మొఘల రాజులు హైదరాబాద్ నగరాన్ని పాలించారు ఆ తర్వాత మొఘలి రాజులను మొఘల రాజుల నుంచి

ముస్లింలు హిందువులు అందరూ చక్కగా కలిసి బతుకుతారు ఒకపక్క చూస్తే హిందువుల ఆచారాల ప్రకారం అమ్మవారి పండగలు మరెన్నో మరెన్నో విశిష్టమైన కార్యాలు జరుగుతాయి అదే విధంగా ముస్లింలకు ముస్లింల విశిష్టమైన పండగలు వారికి విశిష్టమైన మసీదులు ఎన్నో ఉంటాయి అత్యంత సామరస్యంగా ఉండే హైదరాబాద్ నగరం అంటే నాకు ఎంతో ఇష్టం

శ్రద్ధగా చూసుకుంటున్నారు అంతేకాకుండా అక్కడ నాంపల్లి లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అనేవి చాలా విశిష్టమైన విశిష్టమైన ప్రదేశం రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఆ ఎగ్జిబిషన్ అంటే నాకు ఎంతో ఇష్టం ప్రతి సంవత్సరం నేను ఖచ్చితంగా ఈ అన్ని ప్రదేశాలకు వెళ్తాను తిరిగి వస్తాను అంత ఇష్టమైన ప్రదేశం గోల్కొండ కట్టడం అనేది ఇంకా ఎంతో విశిష్టత కలిగి ఉన్న కట్టడం గోల్కొండ నుంచి భువనగిరి కోటకు కింద ఒక సొరంగం ఉందనేది అప్పటి నానుడి ఇలాంటి ఎన్నో నానులులు ఎన్నో పురాతనమైన నిధులు దాగి ఉన్న హైదరాబాద్ నగరం ఒక గొప్ప విశిష్టమైన నగరం